హలో సర్ అది ఫోన్ తీసుకుంటా అన్నారుగా అదే ఫోన్ అదే ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నాము మేడ్చల్ల మన స్టోర్కి వచ్చిళ్ళుగా నిన్న కలవడానికి అదే మేడ్చల్ ఇది తర్మల్ మొబైల్స్ అండి మాది

అదే అడిగారు కదా అయితే అది మీరు పదివేలలోపు ఏమన్నా ఫోన్లు ఉంటే చూడమన్నరు కదా అట్లనే మంచిది వచ్చినాం అంటే మా కంపెనీ నుంచి మాకు పదివేలలోపు ఒక కొత్త ఫోన్ వచ్చింది రియల్మీదే మీరు అన్నట్టు మాకు మీకు దాంట్ల స్పెసిఫికేషన్స్ మంచిగానే ఉన్నాయండి అంటే బ్యాటరీ ఫైవ్ తౌసండ్ ఎఎంహెచ్ ఉన్నది ఇంకా ర్యామ్ ర్యామ్ సిక్స్ జీబీ ఉన్నది క్యామ్ ఫి ఫిఫ్టీ ఎంపీ క్యామెరా ఉన్నదండి

ఇంకా స్టోరేజ్ ఒక దానికి టూ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చిండండి ఒక దానికి వన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చిండు అంటే వన్ ట్వంటీ ఎయిట్ మీకు పదివేల లోపు వస్తుందండి మంచిదే అంటే మనం వాడడం బట్టి అండి ఇప్పటికయితే మంచిగనే పనిచేసినాయి అందరూ తీసుకుపోయిన అందరూ ఏం కంప్లైంట్ లేకుండా ఇట్లా వేరే ఫోన్ల లెక్క మదర్ బోర్డ్ ఇష్యూస్ ఇట్లా ఏం రాలేదండి ఇప్పుడు ఉన్నదయితే మంచిగనే వర్క్ చేస్తున్నాయి అన్నీ పదివేలలో కూడా పదివేలలో కూడా చార్జర్ వస్తుంది దానికి ఇప్పుడు మనం ఇప్పుడు రేపు మహా శివరాత్రి కాబట్టి మనకి ఇగ ఇయర్ఫోన్స్ ఇస్తారండి ఇయర్ఫోన్స్ వైడ్ ఇయర్ఫోన్స్ వస్తాయండి మీకు అదే మీరు మీరు వచ్చి చెప్పారు కదా చెప్పారు కాబట్టి మీ సరే రే రేపు ఈవినింగ్ టెన్కి క్లోజ్ అవుతుందండి పది లోపు క్లోజ్ అవుతుంది

ఫింగర్ప్రింట్ ఉన్నది అంటే డిస్ప్లే మీద రాదు సైడ్కి వస్తుంది ఫోన్కి ఇన్బిల్ట్ లేదండి పదివేలకి ఇన్బిల్ట్ రాదు కానీ ఈ సైడ్కి వచ్చేది ఉన్నది సైడ్కి చేయి పెట్టేది ఉన్నది

మంచిదండి సరే అండి